హలో చెప్పండి

ఎప్పుడూ చెప్పండి

ఆయ్

అవును చెప్పండి గుర్తుంది కానీ మొన్న ఇద్దరిని పట్టుకుని వాళ్ళని ఎంక్వయిరీ చేసాము ఇద్దరిని పట్టుకున్నాము మొన్న వాళ్ళని ఎంక్వయిరీ చేస్తే వాళ్ళు కాదని తేలింది ఇంకొక ఇద్దరు ఉన్నారు వాళ్ళని పట్టుకున్నాక ఓకే ఓకే వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని వాళ్ళని ఎంక్వయిరీ చేసి మీకు ఏ సమాధానం చెబుతాము మేడం ఓకే ఓకే ఏ సంగతి చెప్పు అనుకున్నాక మీకు ఫోన్ చేస్తాము అప్పుడు రండి ఓకే